హలో చెప్పండి ఎవరు హలో హలో మాట్లాడండి మాట్లాడండి నమస్తే చెప్పండి చెప్పండి మే అవునవును బ్యాంకు మేనేజర్నే మాట్లాడుతున్నా

బ్యాంకుకి రావాలండి వచ్చి చేసుకోవచ్చు బ్యాంక్ ఆధార్ కార్డు మీది రెండు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకోని ఇక్కడ బ్యాంకుకు వచ్చి క్లర్క్ దగ్గర అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఐదు వందలు డిపాజిట్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేస్తాం సేవింగ్స్ సేవింగ్సే మీరెప్పుడన్నా రండి వెంటనే ఇచ్చేస్తాం వెంటనే ఇచ్చేస్తాం ఓకే మ థ్యాంక్స్ సరే సరే